హలో ఓనరా సార్ నమస్తే సార్ విజయ భార్గవి ఆటో మొబైల్స్ చెప్పండి సార్ చెప్పండి సార్ ఓకే మీ ఫ్యామిలీ కోసం కారే కదా సార్ మారుతి వ్యాగన్ ఆర్ ఐ ట్వంటీ సార్

ఇ ఇదంతా మీకు పెట్రోలు కార్ సార్ ఇదంతా మీకు బాగానే ఉంటుంది సార్ మీరు ప్రతి రోజు పోయేటట్టుగా ఉంటే డైలీ ఒక అయిదు వందలు కిలోమీటర్లు వెయ్యి కోలోమీటర్లు పోయేటట్టుగా ఉంటే డీజల్ కారు కొనుక్కోవచ్చు సార్ మీరు ఫ్యామిలీ కోసం మీరు ఫ్యామిలీ కోసం అంటారు కాబట్టి మారుతి వ్యాగన్ ఆర్ ఫికో ఐ టెన్ ఐ ట్వంటీ అంతా బాగుంది సార్ ఇవైతే మీకు నార్మల్ మ్యానువల్ గేర్ ఉంది ఆటోమెటిక్ గేర్ ఉంది సార్ మీరు పెద్ద పెద్ద కారు ముప్పై లక్షలు ఇరవై లక్షలు కొనే కారు ఫీచర్స్ అంతా దీంట్లోనే ఉంటాయి సార్ అన్నీ ఆప్షన్స్ దీంట్లో ఉంది పవర్ విండోస్ పవర్ ఉంది టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా ఉంది మొత్తం పెద్ద పెద్ద కార్లో ఉండేది మొత్తం దీంట్లో ఉంది సార్ పది సంవత్సరాలకి గ్యారెంటీ సార్ మీరేమి ఏమి చేయాల్సిన అవసరం లేదు సార్ బండి బాగనే ఉంటుంది పది పన్నెండు సంవత్సరాలు మీకు బాగ లైఫ్ వస్తుంది మళ్ళీ రీవ్యాల్యూ కూడా ఉంటుంది బండికి మీ ఫ్యామిలీ కాబట్టి మీరు ఈ కారు కొనుక్కోవచ్చు సర్ వ్యాగన్ ఆర్ కానీ ఐ టెన్ కానీ ఐట్వంటీ కానీ ఇలాంటి కార్లయితే మంచి ఫ్యూచర్ ఉంది మంచి పెద్ద పెద్ద కార్లో ఉండే ఫ్యూచర్స్ అంతా దీంట్లోనే ఉంది మంచి ఆప్షన్స్ ఉంది ఇదొచ్చి ఒక ఎనిమిది లక్షల వరకు వస్తుంది సర్ ఒక నాలుగు లక్షలు ప సగం అమౌంట్ మీరు పే చేస్తామంటే సగం అమౌంట్ అయితే మీకు ఇఎమ్ఐ ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు సార్ ఓకే థ్యాంక్ యూ సార్